నేను నా పిల్లల కోసం ఫీడింగ్ బాటిల్ ఆర్డర్ చేశాను ఆ ఫీడింగ్ బాటిల్ ఏంటంటే స్టీల్ ఆర్డర్ చేయడం వల్ల నీ యొక మిల్క్ ఎప్పుడైతే వేడి చేసి అందులో వేస్తూ ఉన్నానో తర్వాత హార్డ్ వాటర్తో దాన్ని వాష్ చేసినా సరే ఆ యొక్క స్టీలు లోపల క్రింద భాగంలో అంత తుప్పు పట్టినట్టు అయిపోయింది కొని ఒక వన్ మంత్ అవుతుంది అంతే కానీ వెంటనే ఈ యొక్క యూస్ రీయూస్ చేయడం వల్ల ఆ బేబీ ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ ఒక బాటిల్ క్లీన్ చేసిన సరే ఒక క్వాంటిటీ లేదు క్వాలిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోడక్ట్కి యొక క్వాలిటీ అనేది నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఎన్నిసార్లు దాన్ని క్లీన్ చేసిన ఆఖరికి స్క్రబ్బర్ తీసుకొని లిక్విడ్ విం లిక్విడ్ పెట్టి క్లీన్ చేసినా సరే ఆ యొక్క ప్రోడక్ట్ అనేది ఆ యొక్క బాటిల్ ఏదైతే ఉందో ఆ యొక్క తుప్పు మరకలాంటిది అనేది రిమూవ్ కాలేదు కానీ ఇటువంటి ప్రోడక్ట్ వల్ల నేను బేబీకి పాలు హీట్ చేసి వేసి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు వాడేది ఏదైనా సరే హార్డ్ వాటర్లో వేసి క్లీన్ చేసి వాళ్ళకి యూస్ చేస్తాం అటువంటిది ఈ ప్రోడక్ట్ యొక ప్రొడక్ట్ ఎలా ఉంది అంటే అన్సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట ఇటువంటి ప్రొడక్ట్స్ అనేవి బేబీ విషయంలో ఇటువంటి ప్రొడక్ట్స్ అనేవి మీరు మ్యాక్సిమమ్ అప్డేట్ చేయకుండా ఉంటేనే మంచిది క్వాలిటీ ఉన్నా ప్రైస్ ఎక్కువ అయినా ప్రాబ్లం లేదు కానీ ఆఫర్ చూపించి కస్టమర్ని అట్ట్రాక్ట్ చేసి ఆ యొక బాటిల్ కొనేలా చేసి కొన్న తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడానికి అయితే మేము సిద్ధంగా లేము కొంచెం ఆ యొక ప్రొడక్ట్ వల్ల చాలా అయితే డిశాటిస్ఫాక్షన్గా ఉన్నాను